హలో సార్ హలో డాక్టర్

యాక్చువల్లీ టూ త్రీ డేస్ ముందు నుంచి చాలా ఫీవర్ ఉంది ఒకసారి సడన్ సడన్గా ఈవినింగ్ నుంచి బాగా ఉన్నాను కానీ రాత్రి వరకు నాకు ఫుల్ కోల్డ్ ఫీవర్ అయిపోయింది దానికి ఏమి ఏమి మెడిసిన్స్ తీసుకోవాలి డాక్టర్ డాక్టర్ అది యాక్చువల్లీ ఆల్రెడీ వేసుకున్న డాక్టర్ ఇంకా కోల్డ్ ఫీవర్ ఇంకా తక్కువ అవట్లేదు గొంతి నొప్పి ఉంది మళ్ళా బాడీ అంత చలి చలిగా ఉంది ఏమి తినలేకపోతున్నాను నేను

కానీ అయిన నాకు నిన్న మొన్న స్టార్టింగ్ రోజు అయితే నార్మల్గా ఉండే జ్వరం వచ్చిన కానీ టూ త్రీ డేస్ ఫోర్ డేస్ అయితుంది సో టూ త్రీ డేస్ నుంచి చాలా ఫీవర్ అండి వామిటింగ్స్ కూడా అయితున్నాయి డాక్టర్ దగ్గు కొంచం లైట్గా ఉంది డాక్టర్ డాక్టర్ డాక్టర్ దేనివల్ల అంటారు డాక్టర్ నొప్పి ఫుల్ డాక్టర్ కనీసం లేవలేక కూడా పోతున్నాను నేను అవునా ఎక్కడ ఉంది డాక్టర్ హాస్పిటల్ ఓకే యాక్చువల్లీ ఇప్పుడు హెడ్డేక్ ఉంది సో హెడ్డేక్కి ఇంట్లో ఉన్న ఓమ్ని జెల్ ఉంది ఆ క్రీమ్ పెట్టచ్చా డాక్టర్ మనం హెడ్డేక్కు అయితే అవునా డాక్టర్ అంటే నేను ఆల్రెడీ పెట్టాను కొంచము అట్లా అని అవునా డాక్టర్ ఓకే ఓకే డాక్టర్ డాక్టర్ ఓకే డాక్టర్ ఇప్పుడు రాలేను డాక్టర్ ఇప్పుడు రాలేను డాక్టర్ నేను రేపు మార్నింగ్ వస్తాను కానీ నైట్ ఏం తిని పడుకోవాలి డాక్టర్ నాకు చేత కూడా అవట్లేదు ఏమి తినాలో అర్ధం కావట్లేదు మజ్జిగ అన్నమా ఓకే డాక్టర్ ఇది ఎక్కడ డాక్టర్ హాస్పిటల్ ఆర్సీ గూడానా మార్నింగ్ ఎప్పటివరకు రమ్మంటారు డాక్టర్ ఓకే డాక్టర్ మీరు ఉంటారు కదా రేపు ఓకే ఓకే డాక్టర్ నేను వస్తాను రేపు తప్ప